ఈ రోజుల్లో పిల్లలు చాలా రకాలు ఆటలు ఆడుతా ఉంటారు షాక్ ఆట అని గోళీలాట అని క్రికెట్ అని కబడీ అని అలాగే వొంగుడు దూకులని ఇలాగ రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు వీటి వల్ల వాళ్ళ యొక్క బాగా ఉపయోగపడే అంశం ఏమిటి అంటే మంచిగా ప్రెజర్ అనేది ఉండకుండా మంచిగా సంతోషంగా ఉండవచ్చు అలాగే ఈ ఆటలు ఆడటం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది మంచిగా జిమ్ వర్కౌట్లు కూడా ఉంటాయి ఎక్సర్సైజ్ లాంటివి కూడా అవుతాయి అందువల్ల ఆ ఉపయోగమైన గేమ్స్ చాలానే ఉన్నాయి కొన్ని ఆటలు అయితే మనం చెప్తామంటే అవి కోకో క్రికెట్ కబడ్డీ మరియు వొంగుడు దూకుళ్ళు అలాగే షాక్ ఆటలు ఇంకా చాలా గేములు ఆడుతూ ఉంటూ ఉంటారు పిల్లలు